నీరు వరకటానికి ఎన్నో విధానాన్ని మనకు ఉన్నాయి నేనైతే మంచినీరు వచ్చే కుళాయికి నేను ఒక కాటన్ క్లాత్ని కడతాను అందులో ఏమన్నా వ్యర్థ పదార్థాలు ఉంటే ఆ క్లాత్లోనే ఉండిపోయి స్వచ్ఛమైన మంచినీరు అనేది నా బిందులో నేను పట్టుకోవడం జరుగుతుంది అలాగే అందులో కూడా కొన్ని సూక్ష్మమైన వ్యర్థ పదార్థాలని ఉండడం జరుగుతాయి వాటిని నేను ఏం చేస్తానంటే మా ఇంట్లో ఉన్న ఫిల్టర్లో నేను ఆ నీటిని వేయడం వల్ల అందులో మిగిలి ఉన్న ఆ సూక్ష్మమైన వ్యర్థ పదార్థాలు కూడా అందులో ఉండిపోయి స్వచ్ఛమైన నీరు నాకు తాగడానికి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే వాటి నుంచి వచ్చే నీరులో కూడా ఎంతో కొంత వైరస్ బ్యాక్టీరియాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు వాటిని నేను ఏం చేస్తానంటే నేను నీరు తాగే ముందు ఆ నీటిని వేడి చేసుకోవడం జరుగుతుంది వేడినీళ్లలో వైరస్ లేదా బ్యాక్టీరియా లాంటి చాలావరకు నాశనం అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా స్వచ్ఛమైన నీరుని నేనెప్పుడూ తాగుతూ ఉంటాను ఇలాంటి విధానాలు మరికొన్ని నేను వాడి ఆరోగ్యంగా ఉంటానని చెప్పుకోవచ్చు అలాగే ఈ గృహ చిట్కాలు అనేవి కూడా చాలానే నేను పాటిస్తానని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా దోమల అని ఉండడం వల్ల పిడకలతో పిడకలని నేను కాల్చి వాటి వల్ల వచ్చే పొగని మా ఇంట్లో పెట్టడం వల్ల దోమల అనేవి మా ఇంట్లోకి రావని నేను చెప్పుకోవచ్చు అలాగే మా ఇంటి చుట్టూ నేను మావిడాకులు కడతా ఉంటాను ఆ మావిడాకులు వల్ల బ్యాక్టీరియా లేదా వైరస్ అనేవి ఇంట్లోకి రావడం అనేది జరగదు ఎందుకంటే ఆ మావిడాకులు బ్యాక్టీరియా వైరస్ లాంటి వాటిని చంపేస్తాయని చెప్పుకోవచ్చు అలాగే మా ఇంటి గడపకు నేను పసుపు పూస్తా ఉంటాను ఆ పసుపు అనేది యాంటీబయాటిక్ కింద పనిచేసి ఆ వ్యర్థమైన బ్యాక్టీరియాలని మా ఇంట్లోకి రాకుండా అది ఆపుతుందని చెప్పుకోవచ్చు అలాగే మా ఇంటి ఎప్పటికప్పుడు నేను శుభ్రపరచుకుంటానే ఉంటాను ఎందుకంటే మన ఇంట్లో శుభ్రత అనేది లేనప్పుడు ఖచ్చితంగా రోగాలు బ్యాక్టీరియా లాంటి మన ఇంటి చుట్టూలో మన ఇంట్లోనే ఉంటాయని మనం చెప్పొచ్చు కాబట్టి ఇంటిని ఎంత వీలైనంత మట్టికి శుభ్రంగా ఉంచుకోవడం అనేది మంచి విషయం అని నేను చెప్పుకుంటాను